చెప్పండి మ్యాడం హలో చెప్పండి పేరేంటండి మీది ఓకే అండి అది ఈ మా డాక్టర్ రాజ్ పౌల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా అవునమ్మా బాగా నేర్పిస్తారు ప్లేస్మెంట్లు అన్నీ కూడా బాగానే ఉంటాయి మీరు బయటకి వెళ్లి వెతుక్కునే అవసరం కూడా ఉండదు అన్నీప్లేస్మెంట్లు కూడా బాగానే వస్తాయి

మా దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగు ఎలక్ట్రానికల్ ఐటీ మెకానికలు సివిలు ఇంకా అన్నీ ఉన్నాయండి మా దాంట్లో ఒక్కటనే కాదు అన్ని ఉన్నాయి పర్లేదండి మీ ర్యాంక్ ఎంత వచ్చిందండి ఎంసెట్ ర్యాంకు ఫార్టీ థౌసండ్ ఆ ఆ నలభై వేలయితే పర్వాలేదండి మీరు కాలేజ్ రావచ్చు మీ కేటగిరి ఏంటండీ ఓసీ అండి ఓసీ అయితే కొంచెం కష్టం మా కాలేజీ రావడం మీరు మేనేజ్మెంట్ లో కొనుక్కోగలిగితే సీట్ కొంచం రేట్ ఎక్కువవుతుంది మీకంటే ఈసీఈ రావచ్చండి లేదంటే ట్రిపుల్ ఈ రావచ్చు కంప్యూటర్ సైన్స్ అనేది కొంచం కష్టమే ఎందుకంటే దానికి బయట డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల అందరికి వచ్చే ఛాన్స్ లేదు ఒకవేళ రాకపోతే పర్లేదండి మీకు తగ్గించి ఫీజు తగ్గించి మేనేజ్మెంట్ లో కోటాలో ఇప్పించచ్చు పర్లేదు మీరు స్కాలర్షిప్లంటే మీరు ఎంసెట్ లో గనక సీట్ వచ్చేస్తే మీరు మొత్తం ఫీజు ఫ్రీ అండి కాదు మీరు సీట్ కొనుక్కోవాలంటే ఇంకా ఏమి చేయలేము మీరే కట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఏ కాలేజీ లో చదివారండి ఇంటరు పైడి గంగాధర్ సరే అండి ప్లేస్మెంట్లు ఆల్మోస్ట్ ఎయిటీ పెర్సెంట్ వరకు ప్లేస్ అవతారండి ప్రతి వందమందిలో ఎనభై మందికి ఏదో ఒక జాబ్ కంప్లసరి వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే మనకి నలభై నాలుగు లక్షలు హైయస్ట్ ప్యాకేజీ తో బయటకు వెళ్లారు అంత బాగానే ఉంటది ఏంటండి సీట్ వస్తే మీకు ఏమి ఉండదండి ఫీజు ఒకటే కట్టుకోవాలి మిగిలినదంతా గవర్నమెంట్ ఏ వేస్తుంది ఎప్పుడొస్తారండి మీరు జాయిన్ అవుత సరేనండి